చెప్పండి మ్యాడమ్ చెప్పండి

అక్కడ బాపట్లలో సెంటు లక్షన సెంటు పదిలక్షలు ఇప్పుడు ప్రెసెంట్ అవును సెంటు నాలుగు సెంట్లు కావాలంటే నలభై లక్షలు ఎందుకంటే ఎందుకంటే దానికి కారణం ఏంటంటే బాపట్ల జిల్లా చేయటం ఒకటి రెండవది ఏంటంటే హైవే పడింది బాపట్ల పక్కన చీరాల దాకా చీరాల నుంచి అటు ఒంగోల్ దాకా కోస్టల్ బేస్డ్ అందువలన ఈ రేట్లు పెరిగినాయి అది వరకు లేవు అంత రేట్లు చెప్పండి మేడమ్

ఏమి చెప్తున్నారు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఏమి చెప్తున్నారు ఏమి అడుగుతున్నారు అది ఎంత ఉన్నాయి అంటారా అది కొంత తగ్గుద్ది అంతే అంటే బాపట్ల పక్క ఏంత అంటే ఒక ఐదు ఆరు లక్షలు సెంటు అంటే నాలుగు అంటే ఇరవై నాలుగు లక్షలు లేకపోతే ఇరవై లక్షలు నాలుగు ఐదు లక్షలు కాడకు వస్తే ఏమో ఇరవై లక్షలు ఇంక ఏంటి చెప్పండి పొలం ప్రకారం తీసుకుంటే ఎంత అంటారా మరి రెండు కలిపి అంటే కంస్ట్రక్షన్ బట్టి ఒక ఒక సింగిలు అంటే ట్రిపుల్ బెడ్రూమ్ కానీ డబల్ బెడ్రూమ్ ఒకే సైడ్ అయితే ఏమో యాభై అరవై లక్షలు అవుద్ది మరి సైడ్ త్రీ సైడ్స్ ఉంటే ఏమో కోటి రూపాయల పైన ఉంటుంది కోటిన్నర దాకా నేను చూస్తాను నాకు తెలుస్తు ఉంటుంది ఏమి కొంటావా ఎంత తక్కువలో కావాలి

అదే వాల్యుయేషన్ ఉంటుంది ఎంత గ ఎట్లా కావాలని అడుగుతున్నాను నేను మీకు ఏ లేవల్లో కావాలంటే ఆ లేవల్లో దొరుకుతుంది ఏమో అని చెప్పి మనం సెట్ చేద్దాము చూద్దాము మూడు సెంట్లు ఎంతలో కావాలి మీకు నేను చెప్పడం కాదు మీరు చెప్పిన అమౌంటును బట్టి నేను అక్కడ దొరుకుతాయా లేవా లేకపోతే ఎక్కడన్నా దొరికితే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పటానికి అవకాశం ఉంది అర్థమైందా ఏంది ఇల్లు స్థలం కలిపి కావు అంతే అంటే అన్సైన్డ్ భూములు అయితే వస్తాయి కానీ మాములుగా రిజిస్ట్రేషన్ భూములలో రావు అర్థమైంది కదా నో మెన్షన్ ఆల్వేస్ వెల్కం ఓకే ఓకే బాయ్